ఆ నేనమ్మ మీ షాప్లో నాకు కొన్ని పుస్తకాలు కావాలమ్మ కొన్ని పుస్తకాలు కావాలమ్మ డబుల్ రూల్డ్ హండ్రెడ్ పేజెస్ డబుల్ రూల్డ్ సింగిల్ పేజీ ఒక అర డజన్ బుక్స్ కావాలి ఆ ఆ ఆ ఒక పెన్స్ ఒక బాక్స్ రెండు రకాలుగా రెండు బాక్స్ ఉన్నాయి పది రూపాయలవి కానీ ఇరవై రూపాయలవి కానీ ఆ పెన్సిల్ పెన్సిల్ ఒక బాక్స్ పెన్సిల్ ఒక బాక్స్ ఇంకా ఏముంటాయండి మీ షాప్లో అయితే మా మనవడికి ఒక జ్యామెట్రీ బాక్స్ రబ్బరు ఎరేసర్స్ ఒక సెట్ ఇవ్వండి ఓకేనండి ఉంటే ఇవ్వండి ఓకే ఉంటానండి